హలో నా పేరు యామిని నేను వ్యాపార కార్యకలాపాల కోసం ఇటీవల జిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం నిరు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తూ చేసుకున్నాను ప్రస్తుతం దాని స్థితి ఏ విధంగా ఉంది అని ట్రాక్ చెయ్యగలరా